చెప్పండి ఆ చెప్పండీ ఏంటీ కంప్లయింటు ఏండీ ఏమైంది అంటే బాగుంటట్లేదాండి ఇంకా అండీ అది తలనొప్పి అంటే ఎన్ని రోజుల నుంచి అండీ తగ్గుతుంది వస్తూ తగ్గుతూ వస్తూ ఉందా అండీ అంటే ఓన్లీ రాత్రి మాట్లే వస్తూ పొద్దున్న మాట్లు ఉండట్లేదా అండీ ఆహా అంటే ఎన్ని రోజుల నుంచి అండీ ఆహా అవి మీరు చెప్పే అన్నీ టైఫైడు సంబంధించినవి చెప్తున్నారు ఒక సారి అది పరీక్ష చేయించుకుని రిపో రిపోర్టులు తీసుకొస్తే దానిబట్టి అవ్వన్నీ టైఫాయిడ్కి సంబందించినవే నండి మేబి మీకు టైఫాయిడ్ వచ్చి ఉంటుంది ఒకసారి ఉంటుంది అండీ అది మనం అవును అది అదండీ ఒకసారి మీరు పరీక్షలు చేయించుకుని వస్తే దానిబట్టి చెప్తాను ఇదిగో అండీ ఎదురుగా ఉంది కదా అక్కడ నేను రాసి ఇస్తాను పరీక్షలు అవి చేయించుకుని రండి అది దానిబట్టి ఆ వచ్చిన రిపోర్టులను బట్టి చెప్దాము ఇంకా తలపోటు అంటున్నారు కదా అది అయితే మరి టైఫాయిడ్కి సంబంధించింది కాదు ఎన్ని రోజులుగా అండీ

అయితే మీకు అదే చెప్పండీ ఆహా అయితే అదే కళ్ళజోడు ఏమన్నా పడితే వేసుకో అదే వేసుకోవాల్సి వస్తదేమో ఒకసారి అది పరీక్షా చేయిస్తాను ఒకసారి కళ్ళ పరీక్ష కూడా చేసేస్తాను అండీ నేను అది ఆ టెస్ట్ చేయించుకుని వచ్చాక కళ్ళ పరీక్ష కూడా చేస్తాను ఇవి చూడండి చిన్నవి కనిపిస్తున్నాయా చిన్న అక్షరాలు చిన్న ఈ చిన్న అక్షరాలు ఉన్నాయి కదా ఇవి కనిపిస్తున్నాయా దూరంవి కనిపియ్యట్లేదు సరే అండీ అయితే నేను మీరు ఆ పరీక్ష చేయించుకుని వచ్చాక దీనికి కూడా నేను పరీక్ష చేసేసి మీకు ఏమన్నా కళ్ళజోడు పడితే అంటే ఫస్టు జ్వరం అంటున్నారు కదా అది కొంచెం సీరియస్ కదా అది చూసుకుని వద్దాం తర్వాత కంటిది అది అయిపోయాక చూద్దామని అంతలోపు వెళ్ళి మీరు అది చూసుకుని వచ్చేయండి మళ్ళి వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు ఆ పరీక్ష కూడా చేయించుకుని వచ్చేయండి తర్వాత మీకు కంటి పరీక్ష నేను చేస్తాను